ఐదు లక్షల యాభై ఐదువేల మూడు వందల నలభై రెండు నాలుగు లక్షల ఏడు వేల రెండు వందల ముప్పై ఒకటి ఐదు లక్షల ముప్పై నాలుగు వేల మూడువందల డెబ్బై ఒకటి ఆరు లక్షల అరవై ఆరువేల ఎనిమిది వందల తొంభై రెండు ఏడు లక్షల అరవై నాలుగువేల మూడు వందల నలభై ఒకటి తొమ్మిది లక్షల తొంబై తొమ్మిదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది